మధుమేహం అనగా మన బాడీలో ఉన్న షుగర్స్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది దానివలన మనకి అది ఏవిధంగా వస్తుంది అంటే మనము అతిగా తీపి ఉన్న పదార్ధాలను తినటం లేదా షుగర్ షుగర్ పర్సెంటేజ్ని కలిగి ఉన్న పదార్ధాలని ఎక్కువగా తీసుకొవడం వల్ల మనకి మధుమేహం అనేది రావడం జరుగుతుంది దీన్ని తగ్గించడానికి మనం ఏమి ఏమి వాడాలి అంటే తీపి తీపి క్వాలి క్వాంటిటీని తక్కువగా ఉన్న పదార్ధాలు తినటం అలాగే సాయంత్రం అలా మనం నైట్ అనేది మనం అన్నం అనేది అన్నం కూడా మనకి కొంచెం షుగర్ క్వాలి క్వాంటిటీని కలిగి ఉంటుంది కాబట్టి అది తగ్గించి దానికి బదులు చపాతీలు అటువంటివి తినడం ద్వారా మనం సాధ్యమైనంత వరకూ ఈ మధుమేహం అనేది నివారించవచ్చు అలాగే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం ద్వారా అలాగే ఉదయం పూట ఎక్సర్సైస్ అలాంటివి చేయడం ద్వారా ఈ మధుమేహం అనేది నివారించుకోవచ్చు మనం ఇది ఎక్కువగా మన పల్లెటూరులో నివారణ కేంద్రాలుగా నివారణ చికిత్సలనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అవి ఎక్కువగా వాడడం అంటే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ యొక్క మధుమేహాన్ని అనేది నివారించడం ద్వారా జరుగుతూ నివారించవచ్చు ఇంకా నివారించాలి అంటే